హలో చెప్పండి మేడమ్ అవును మేడం అవును ఓకే ఓకే అవును తీసుకున్నాను అవును ఓకే మేడం ఒక్క ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కంప్లీట్ చేసారు చేస్తారు చేస్తాము మ్యాడమ్ డబల్ రోడా ఒక వన్ మంత్ ఒక దాదాపు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుంది మ్యాడమ్ ఇక అంత సింపుల్గా కాదు ఎందుకంటే వర్షా కాలం సీజన్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్ చేస్తాము మేడం ఓకే మేడం డబల్ రోడ్డు వేస్తున్నారు కాకపోతే వర్షం రేయిని సీజన్ రేయిని సీజన్ ఇబ్బం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం టైం పడుతుంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అప్పుడు చేస్తాను చేస్తాము మేడం ఓకే ఓకే మేడం డబల్ రోడ్ డబల్ రోడ్డే సరే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది మ్యడమ్ ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది ఇప్పుడైతే ప్రెజెంటు

అర్థం కాలేదు అవును ఏం అడగలేదు ఏం అడగట్లేదు మ్యాడమ్ అడుగుతాను ఉండేది కానీ ఆడేం అడగట్లేదు మా మీద నమ్మకం కాబట్టి ఎవరు అడగరు ఎందుకంటే కొంచెం మేము చాలా బాగా పనిచేస్తాము కాబట్టి కాంట్రాక్ట్ మాకే వచ్చింది కదా బాగా పని చేస్తాము కదా వాళ్ళ నమ్మకం